మా ప్రాంతంలో పర్యటకులని ఆకర్షించే పండుగలు సాంప్రదాయాలు ఏవైనా ఉన్నాయంటే తెలంగాణ సాంప్రదాయ ప్రకారం మేము ఎన్నో పండుగలు జరుపుకుంటాం అందులో మొట్టమొదటి అయినది బతుకమ్మ ఇంకా బోనాల పండుగ బతుకమ్మ పండుగ అనేది అతి ప్రసిద్ధమైన తెలంగాణ పండుగ అది తెలంగాణ బతుకమ్మ తల్లి ఈ పండుగను మనము పూలతో జరుపుకుంటాము ఈ పండుగకి అడవిలో కాసిన పూలని తెంపుకొని వచ్చి వాటితో కోన్ షేప్లో అనగా కోన్ ఆకారంలో ఒక బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మతో పూజించి అందులో పసుపుతో చేసిన ఒక గౌరమ్మ నుంచి దాన్ని పూజిస్తారు ఇది ఇక్కడి సాంప్రదాయం ఇక్కడే ఆచారం వీటిని అలవాటు పరచుకోవడానికి ఎందరో ఇతర దేశాల ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులు ఎంతో ఆసక్తిగా ఇందులోకి వస్తారు ఈ పండుగ కోసం చాలామంది ఎంతో ఆకర్షణీయంగా ఎదురుచూస్తారు ఈ పండుగని మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో అమెరికాలో మరియు ఇతర ఇతర దేశాలలో కూడా ఈ పండుగను జరుపుకోవడం మన తెలుగు జాతికి మరియు ఈ పండుగకి ఒక గొప్ప విషయం ఈ పండుగ మరియు బోనాల పండుగ ఇటువంటి పండుగలు ఎంతో ప్రసిద్ధిగాంచినవి తెలంగాణ ప్రదేశంలో ఈ బతుకమ్మ పండుగ అనేది ఏడు రోజులు జరుపుకుంటాము ఈ పండుగలో మనకి మొత్తంగా ఐదు రోజులు ఇలా ఈ పండుగ మనకి నవరాత్రుల ముందు వస్తుంది నవరాత్రులు అయ్యేలోపు ఈ పండుగ మనం జరుపుకుంటాము ఈ పండుగలో ప్రతిరోజు ఒక రకమైన బతుకమ్మని తయారుచేసి చివరి చివరి రోజున సద్దుల బతుకమ్మ అని పేరుతో బతుకమ్మను పూజించి దగ్గరలో ఉన్న నీటి ప్రదేశాలలో అనగా చెరువులలో కుంటలలో ఈ బతుకమ్మ అనేటి వాటిని నీటిలో వదిలేసి మళ్లీ వచ్చే సంవత్సరం మళ్లీ రమ్మని మొక్కుకొని వచ్చేస్తారు ఇలా బతుకమ్మ మరియు బోనాలు ఈ రెండు పండుగలు ఇక్కడి ప్రదేశాలలో చాలా ప్రసిద్ధిగాంచిన పండుగలు ఇక మన బోనాల పండుగకి వచ్చేస్తే ఇది మన దుర్గామాత యొక్క రూపాలైన ఉజ్జయిని మహాకాళి మరియు పోచమ్మ తల్లి ఇలాంటి అన్ని దేవతలకు ఈ పండుగని సమర్పిస్తారు ఇందులో ఒక మంచి కుండలు తెల్ల అన్నము మరియు చారు పోసి ఆ బత్తుగా దుర్గామాతకు అయితే బోనం అయితే సమర్పించుకుంటారు ఇది ఇక్కడి ఆచారం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన గోల్కొండ కోటలో ఈ దుర్గామాతకు అయితే బతుకమ్మ ఈ బోనాలు అయితే అందించడం ప్రారంభమైంది ఇప్పుడు అలాగే ఈ చార్మినార్ మరియు సికింద్రాబాద్లోని దుర్గామాతలకు మనం బోనం అయితే సమర్పించుకుంటాం ఇవన్నీటికీ మన ప్ర పర్యటకులైతే ఎంతో ఎంతగానో ఆకర్షించబడతారు

ట్రైబల్ పండుగ అనగా ఇది జరుపుకునే వారు గోండు జాతి వారు జరుపుకుంటారు ఇది గోండు జాతి వారు ప్రకృతి పండుగ అయిన అడవిదేవతకి జరుపుకునే పండుగ ఈ గుసాడి పండుగలో వారు కొమ్ములను ధరించుకొని నా నృత్యాలు చేస్తూ ఉంటారు ఇది కూడా ప్ర పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే పండుగ ఇలాంటి సంప్రదాయాలు ఎన్నో మన తెలంగాణలో జరుపుకోవడం మరియు ఇలాంటి సాంప్రదాయాలు ఉండడం మనకి గర్వకారణం ఇలాంటి సంబరాలలో పాల్గొనేందుకు పర్యటకులను ఎంతగానో అనుమతిస్తారు అంతకన్నా ముందే వారు పరే పర్యటకులు అడగకముందే మనవారు వారిని ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు జరుపుతారు ఇది మన తెలుగువారి సాంప్రదాయం ఈ అన్ని పండుగలు ఈ సంబరాలలో పాల్గొనేందుకు పర్యటకు పర్యటకులను అనుమతిస్తారు అలాగే వారిని కూడా మనతో కూడి నృత్యాలు చేసేందుకు అనుమతిస్తారు ఇలాగా పర్యటకులు ఎంతగానో ఆసక్తి చెందుతూ మన సంప్రదాయాలను మన పండుగలలో అలవర్చుకుంటూ మనతో కలిసి పోతారు ఇలా జరగడం వలన మన పండుగల గురించి ఇతరాత్ర దేశాలలో తెలవడమే కాక మన పండుగలు మన సంప్రదాయాలు ఎంతగానో ప్రసిద్ధి చెందుతాయి